హలో అవును అండి ఆహా సరే అంటే విజయనగరం అంతా సర్ లేకపోతే ఓన్లీ విజయనగరం అండి టూరిస్ట్ ప్లేస్ అయితే విజయనగరంలో చాలా ఉన్నాయి అండి విజయనగర ఓన్లీ విజయనగరంలో అయితే పైడితల్లమ్మ గుడి విజయనగరం మహారాజుల కోట విజయనగరం కాలేజు ఉన్నాయి అండి అదే విజయనగరం నుంచి కొంచెం దూరంగా అనుకుంటే ఆంధ్ర కోట బొబ్బిలి కోట తామరపల్లి కోట దేవుపల్లి కోట ఉన్నాయి అండి ఇంకా కొంచెం వచ్చేసి తాటిపూడి డ్యాము కోటమ్మ తల్లి గుడి జానీ ఎల్లారమ్మ తల్లి టెంపులు ఇవి ఫేమస్ అండి

ఆ అన్నీ మేమే చూపిస్తాము అండి మనిషికి ఓన్లీ విజయనగరం అయితే టూ తౌజెండ్ సార్ అదే విజయనగరం నుంచి అవుట్స్కాట్స్ అయితే ఫైవ్ తౌజెండ్ ప్యాకేజ్ సార్ అంటే మొత్తం అన్నీ చూపించాలి కదమ్మా ఆ అన్నీమావేనండి

అవి మేమే రూమ్ అది అలాట్ చేస్తాము కానీ డబ్బులు అవి మీరు పే

ఆ తొగరి పరిషలో ఉన్నారా అయితే విజయనగరం దగ్గర్లోకి వచ్చేసిన తరువాత కాల్ చేయండి పికప్ చేసుకుంటాము ఆ ఓకే సార్